భారతదేశ ఫ్యాషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి అంటేనా అండి నిజంగా మన భారతదేశంలో ఉన్న ఈ వస్త్రాధరణ లేకపొతే ఈ వస్త్రం ధరించే పద్ధతి పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే చాలా విభిన్నంగా ఉంటుంది అండి మనది అంతా కూడా ఏంటి అంటే మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలాగా మన వస్త్ర మన వస్త్రం అనేది అలా దాని విధంగా అయితే వేసుకుంటాము అండి మునుపటితో మన చిన్నప్పటితో పోల్చుకుంటే ఈ బట్టలు మారాయా అనుకుంటున్నారా అంటేనండి నూటికి నూరు శాతం మారాయని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే మన చిన్నతనంలో ఎక్కువ శాతం మనం చూసేది ఏంటి అంటే ఆడవాళ్ళయితే ఎక్కువ శాతం ఈ లంగావోణి కానీ లేకపోతే ఈ చీరలు కానీ లేకపోతే ఈ నైటీలు కానీ ఈ వీటిల్ని ఎక్కువగా వేసుకునేవారు అండి మన చిన్నప్పటి నుంచి కూడా కానీ నేటి తరంతో ఆ కాలంతో పోల్చుకుంటే నేటితరంలో ఏంటంటే ఈ ఆడవాళ్ళు ఏంటి అంటే అబ్బాయిల్లాగే జీన్ పాంట్లు టీషర్ట్లు షర్ట్లు వేసుకోవడం జరుగుతుంది అండి దీన్ని పక్కన పెట్టుకుంటే మగవారి వస్త్రధారణ కూడా మారిపోయింది అండి మొగవార్లు కూడా ఏంటి అంటే ఇప్పుడు మా పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఏంటి అంటే కొత్తగా ఇదేదో చిరిగిపోయిన జీన్ పాంట్లు వేసుకోని దాన్నే ఫ్యాషన్ అంటున్నారు అండి దాని టోర్న్ జీన్స్ అంట అవి అవి కూడా వేసుకోని దాన్నే ఫ్యాషన్ కింద వాళ్ళు తిరుగుతున్నారు అండి కానీ మనం మన టైమ్లో ఏంటి అంటే నీట్గా ఒక ప్యాంట్ని కుట్టించుకునే వాళ్ళం దానికి తగినట్టు మంచి షర్ట్ని అయితే మంచి మనం అయితే కుట్టించుకునే వాళ్ళము అండి భారతదేశ ఫ్యాషన్తో పోల్చుకుంటే పాశ్చాత్తిక ఫ్యాషన్ ప్రభావం ఎలా ఉందంటే అండి నేటికాలంలో భారతదేశంలో మన భారతీయ వస్త్రాదాణాన్ని మన ఎక్కువ మంది అయితే దాన్ని దాన్ని వదిలిపెట్టి ఈ పాశ్ ఈ పాశ్చాత్య ఫ్యాషన్ని అయితే వీళ్ళు అయితే ఎక్కువగా ఈ నేటితరం వాళ్ళు ఏంటి అంటే దీన్ని అనుసరించడం జరుగుతుంది అండి ఎక్కడో కానీ మనము ఆ ఎక్కువ మ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఎక్కువ శాతం చూసుకుంటే ఎక్కువ శాతం మంది ఏంటి అంటే ఎక్కువ ఈ ఈ చీరలు కట్టుకోవడం కూడా తగ్గించారు అండి ఆడవాళ్ళు కూడా మగవాళ్ళలాగే జీన్ పాంట్ షర్ట్లు వేసుకుంటున్నారు లేకపోతే రకరకాల డ్రస్స్లు కూడా వీళ్ళు వేసుకోవడం జరుగుతుంది అండి ఇవన్నీ కూడా కొన్ని మార్పులు కింద చెప్పవచ్చు మీరు ఎలాంటి బట్టలు వేసుకోవడానికి ఇష్టపడుతారు అంటేనండి సందర్భం తగినట్టు అండి ఏ శుభకార్యం ఉన్నా సరే నేను ఎక్కువ అయితే ఈ పంచకి అలాగే తెల్లచొక్కాకు అయితే నేను ఎక్కువ శాతం అయితే నేను దీని ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది అండి సూట్ అంటారా అది తప్పనిసరి పరిస్థితుల్లో అయితే నేను వేసుకోవడం జరుగుతుంది అండి మీరు బట్టలు ఎక్కడ కొంటారా అంటేనా అండి దగ్గరలో ఉన్న ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కానీ లేకపోతే ఈ సియమ్ఆర్లో కానీ ఈ ఈ బ నేను అయితే బట్టలని కొనుక్కోవడం జరుగుతుంది అండి అలాగనే కాదు మా వాడు అయితే నాకు ఈ పంచలు ఇవి కూడా ఏంటి అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టడం జరుగుతుంది అండి